నేను వంటలు నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు నేను మా అమ్మ గారి దగ్గర వంటలు నేర్చుకున్నాను ఇంకా అనేక రకమైన అనేక రకాల వంటలు కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను బిర్యానీ తయారు చేయడం అలాగే మంచి నాన్ వెజ్ వంటకాలు అలాగే మంచి ఆకు కూరలు అనేక రకాలైన వంటకాలు ఇంకా మా అమ్మ గారి దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నాను